శాస్త్రీయ సంగీతం అనేది అంతరించిపోతోంది నిజంగా అది మళ్ళీ ప్రాచుర్యంలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే నిజంగా అది స్కూల్స్లో కావచ్చు తల్లిదండ్రులు నేర్పించేలా కావచ్చు చదువుతోపాటు వాళ్ళకి పాటలు పాడే విషయంలో వాళ్ళు ఎలాగ శ్రద్ధ చూపిస్తున్నారంటే పిల్లలు అనేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కొంతమందికి బాగా చదువుకొని బాగా ఉద్యోగం సే చేయాలని ఉంటుంది కొంతమందికి డాక్టరు పోలీసు అలా అవ్వాలనుంటుంది కానీ కొంతమంది వాళ్ళ ఎక్స్ట్రాగా కొంతమంది పాటలు పాడాలి మంచిగా సింగర్ అవ్వాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది అలాంటి వారిని వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి సపరేట్గా క్లాసులు నిర్వహించి వాళ్ళకి అది విద్యతో పాటు అది నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళే ఈ విషయంలో ఎట్లా ఉంటదంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళు పాటలు పాడాలనుకుంటున్నారా ఎలాంటి పాటలు అంటే శాస్త్రీయబద్ధమైన పాటలు పాడాలనుకున్న వాళ్ళకి మంచి శాస్త్రీయబద్ధమైన సంగీతం నేర్పించవల్సి అవసరము విద్యలో అందించాల్సిన పాఠశాలలో కూడా ఏమేం అందించాలో అవి అందించాల్సి అందించే విధంగా ఉండాలి ఆ విషయంలో నేను అనుకున్నది ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళు నేర్చుకోవాలనుకున్న సంగీతాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళకి ముందుగా మంచి శాస్త్రీయ బద్దంగా మంచి సింగర్గా పేరు పొం పేరు పెంపొందించాలని ఆ పాఠశాలకు కూడా మంచి పేరు వస్తుంది ఆ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది పల్లన్న పిల్లలు ఆ సంగీతం నేర్చుకున్నారు శాస్త్రీయమైన సంగీతం మళ్ళీ ప్రాచుర్యంలోకి రావాలి అనంటే వాళ్ళకి మంచి సంగీతం నేర్పించి ఇప్పుడుండే పాటలు ఎలా ఉంటున్నాయంటే అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాయి శాస్త్రీయబద్ధమైన సంగీతం నేర్చుకుంటే ఎవరైనా పాటలు రాస్తారు పాడతారు అదే శాస్త్రీయ పరంగా పాటలు నేర్చుకుని వాళ్ళు రాయడం వల్ల మంచి ఉన్నత స్థాయికి అనేది పోవడము అది అంతరించికిపోకుంటా శాస్త్రీయబద్ధమైన సంగీతం మనసుకి చాలా సంతోషంగా వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది దాన్ని వినేదానికి బాగ చాలా బాగుంటుంది అందుకని ఇది కూడా ఒక విద్యలాగా పాఠశాల్లో నేర్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం